నమస్తే నేను ఒక చిన్న వ్యాపారం నిర్వహిస్తున్నాను నెలకు సుమారు చాలా వరకు ఆదాయం ఉంటుంది ఇప్పటి వరకు నేను జిఎస్టి నమోదు చేయలేదు కానీ ఇటీవల కొంతమంది క్లైంట్లు జిఎస్టి ఇన్వాయిస్ కోరుతున్నారు ఇప్పుడు నాకు ఒక గధరగోళం ఉంది మా వ్యాపారం జిఎస్టి పరిధిలోకి వస్తుందా ఎప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుంది ఏమేరకు మినహాయింపు ఉంటుంది కొన్ని రకాల వ్యాపారాలకి మినహాయంపులు ఉంటాయంటారు దయచేసి స్పష్టత ఇవ్వగలరా నాకు ఏ ఏ దస్తావేజులు అవసరం అవుతాయో కూడా చెప్తే బాగుంటుంది అలాగే కంపోజిషన్ స్కీమ్ అంటే ఏమిటో కొంచెం వివరించగలరా ధన్యవాదాలు